నీకు ఇష్టమైన ఆహారం ఏది నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ చికెన్ బిర్యానీ ఇది గ్రేవీ మరియు రైతాతో వడ్డిస్తారు ఇది గొప్ప రుచిని కలిగి ఉండే సువాసన గల వంటకం ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ భారతీయ ఉపఖండ వంటకం బిర్యానీ బాస్మతి బియ్యం నుండి అనేక మసాలా దినుసులతో కలిపి ప్రత్యేక పద్ధతిలో వండుతారు అలాగే బిర్యానీ వండే విధానం చాలా బాగుంటుంది ముందుగా కుండ బిర్యానీ బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి వాటిని కుండ బిర్యానీ అని చెప్పవచ్చు మామూలు హండీ బిర్యానీ అని చెప్పవచ్చు చికెన్ బిర్యానీ అని చెప్పవచ్చును అలాగే చికెన్ కబాబ్ బిర్యానీ అని కూడా చెప్పవచ్చు బిర్యానీ బాస్మతి దానితో అనేక మసాలా దినుసులతో కలిపి ప్రత్యేక పద్ధతిలో వండుతారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మరియు వెజ్ బిర్యానీ రుచికరమైన వంటకం యొక్క కొన్ని రకాలు ఈ వంటకం నాకు చాలా ఇష్టమైనది ఎందుకంటే ఇది పెదవి విప్పే రుచిని కలిగి ఉంటుంది మరియు నేను కనీసం వారానికి ఒకసారి అయినా తినడానికి ఇష్టపడతాను మా అమ్మ చాలా రుచికరమైన మరియు రుచికరమైన బిర్యానీని సిద్ధం చేస్తుంది ఆమె వారాంతలల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో వంటకం వండుతుంది బిర్యానీ అటువంటి నోరూరించే వంటకం దీనిని ప్రజల వారి కుటుంబ మరియు స్నేహితులతో కలిసి ఆనందిస్తారు అలాగే ఎటువంటి విహారయాత్రకు మరియు బయటికి వెళ్ళిన వెళ్ళినా మనం బిర్యానీనే ఎక్కువగా తింటాము ఎందుకు అన్నట్లయితే బిర్యానీ అనేది ప్రతి ఒక్క సాంప్రదాయానికి మన వంటకం చెపుతుంది అలాగే అలాగే చాలా బాగుంటుంది బిర్యానీ అనేది మనకి ఎంతో ఇష్టమైన నోరూరించే పదార్ధం అని నేను అనుకుంటాను నాకే కాదు చాలామంది ప్రజలకి భారత దేశ వంటకాలలో బిర్యానీ బిర్యానీతో చాలా ప్రత్యేక అనుబంధం కలిసి ఉంటుంది అందుకే బిర్యానీ అనేది నాకు చాలా ఇష్టమైన వంటకం బిర్యానీతో నాకు ఎటువంటి అనుబంధం ఉందంటే నేను రోజు బిర్యానీనే తినమన్నా తినే అంత అనుబంధం నాకు ఉంది అందుకే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం